హలో చెప్పండి ఓకే అవును పరవాలేదండి కొంచెం పర్వాలేదు ముందు మీద ఎఫ్ఏ టూ త్రీ దాని మీద కంపేర్ చేస్తే ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యాడు అన్నీ ఐడెంటిఫికేషన్ లెటర్స్ అనేది ఐడెంటిఫై చేస్తన్నాడు ప్రతిది లాస్ట్ టైం బీ ప్లస్ బీ వచ్చేది ఇప్పుడు పర్వాలేదు ఏకు వచ్చాడు తను ఇంకాఅకాడెమిక్స్ వైస్ చూసుకుంటే అన్నీ ప్రోగ్రెస్ పర్వాలేదు కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ప్రతిది కూడా ఇప్పుడు కొంచెం యాక్టివ్గా ఉండడం క్లాస్లో ప్రతిదానికి ఆన్సర్ చెప్పడం ప్రతి దానికి కూడా సెమినార్ టాపిక్ వైస్ చూసుకున్న చాలా క్లియర్ అన్నీ ప్రెసెంటేషన్ అది కూడా ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యి బాగా చేస్తున్నాడు అన్నీ అలా ఏమి లేదు ఇప్పుడైతే బాగా ఉంది ప్రెసెంట్ అయితే బాగా ఉన్నాడు అండి కొంచెం అన్నీ అల్లలు ఏంటి అన్నీ తగ్గినాయి చదువు మీద కాన్సన్ట్రేషన్ అనేది పెరిగింది పర్వాలేదు ఇప్పడు అన్నీ అకాడమిక్స్ వైస్ ఏంటి ప్రతి దాంట్లో కూడా యాక్టివ్గా ఉంటు ఇంప్రూవ్ బాగా అయ్యాడు అండి తను లేదండి సరిపోతుంది మరి ఎక్కువ స్ట్రెస్ పెట్టిన కూడా వాళ్ళు కూడా చదవలేరు కదా సో అందుకని ఉన్న ప్రెసెంట్ టైం అనేది మనమే కరెక్ట్గా కేర్ చేస్తే సరిపోతుంది అండి ప్రెసెంట్ అయితే పర్వాలేదు ఇలాగే ఇంప్రూవ్ ఉంటే నెక్స్ట్ క్లాస్ కూడా బాగుంటుంటుంది ఇంక తను ఇంప్రూవ్ చూసుకోక మనం ఇంక మళ్ళీ అలా ఏమి ఉండదు ఇంక ఇంకా ఏమైన డౌట్స్ ఉన్నాయా అమ్మ నెక్స్ట్ ఏప్రిల్ ఉంటాయండి ఏప్రిల్ ఫస్ట్ వీకో సెకండ్ వీకో ఉంటాయండి ఓకే

చేస్తారండి ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది టుమారో ఆన్వర్డ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది రివిజన్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు అండి ఓకే ఓకే చూడండి ఒకసారి ఇక్కడే చదివేస్తున్నాడు ఆల్మోస్ట్ ఒకసారి మీరు కూడా చేయిస్తే బాగుంటుంది ఓకే అండి ఓకే ఓకే అండి సరే అండి ఓకే